అవునండి నాకు కొన్ని స్టేషనరీ ఐటమ్స్ కావాలి సో మీ దగ్గర క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయా అంటే నాకు చాలా ఐటమ్స్ కావాలి అందులో కొన్ని మెయిన్వి ఏంటంటే ఒక వైట్ చార్ట్ బ్రౌన్ షీట్స్ ఇంకా లే ఇంక కొన్ని లేబుల్స్ అట్లాంటివి కావాలి కవర్స్ లేబుల్స్ అట్లా కావాలి సో ఇప్పుడు నాకు ఒక ఛార్ట్స్ ఒక ఓకే ఓకే ఇప్పుడు నాకు క్వాంటిటీలు ఎలా అంటే ఒక చార్ట్ ఒక ట్వంటీ టు థర్టీ కావాలండి సో ఫ కానీ ఫస్ట్ శంపుల్కి మాత్రం నేను ఒక ఐదు మాత్రమే తీసుకుంటాను అవి నచ్చి అవి అంత క్వాలిటీ అంతా బాగుంటే మళ్ళీ వచ్చి తీసుకుంటాను అదే అదే అంటే మేము కూడా చూసి చెప్పాలి కదా ఇప్పుడు మేమే వచ్చి తీసుకుంటాము ఎట్లా అండి చార్ట్స్

ఛార్ట్స్ ఒకటండి ఇప్పుడు నార్మల్ సైజు సరిపోతుందండి ఆహా ఓకే అంటే ఇప్పుడు నాకు మాత్రం ఇప్పుడు శాంపల్కి ఒక ఐదు తీసుకుంటాను కదా ఇప్పుడు ఐదు తీసుకుంటే ఎంత పడుతుందండి అదే కాని మళ్ళీ నేనప్పుడు తీసుకుంటాను కదా కొంచెం తక్కువ చేయొచ్చు కదా అయ్య మరీ ట్వంటీ ఫైవ్ అంటే మరీ నార్మల్ అందరికి అమ్మినట్టే ఉంటుంది కదా కొంచెం మళ్ళీ వచ్చి తీసుకుంటున్నామంటే హ అదేకానీ అంటే ఇప్పుడు మ తక్కువ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక చార్ట్కి ఒక త్రీ రూపీస్ ఇయ్యండి మళ్ళీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక ఫోర్ రూపీస్ అలా ఇయ్యండి రూపీస్ కైనా ఇవ్వండి లేకుంటే ఎట్టండి మరి అన్నీ తీసుకుంటాం కదా ఇ ట్వంటీ రూపీస్ ఇంకా కవర్స్ కావాలి అంటే ఇట్లా డాక్ కవర్ ఉంటాయా అవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ కావాలండి బ్రౌన్ షీట్స్ అన్నాను రేపు మార్నింగ్ వచ్చేస్తాను మీరు అన్ని రెడీ చేసి ఉంచేయండి వచ్చేసాక డైరెక్ట్ పేమెంట్ చేసి తీసుకుంటాాను చూసాను చూసాను వచ్చాక కాల్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే ఓకే ఓకే సరే అండి ఓకే అండి